వారి సంత అంటే మా దగ్గరగా అంగడని అంటాము వారానికి ఒకసారి జరుపుకునేటువంటి అంగడి అది అందులో అన్ని రకాల అన్ని రకాలైన సౌకర్యాలకు సంబంధించి వస్తువులు దొరుకుతాయి వాటిని కొనుగోలు చేసుకోవడానికి ప్రతి వారం అంటే వారానికి ఒకసారి ఊరు ఊరూర్లో ఒక దగ్గర పెట్టి పెట్టుకొని ఏర్పాటు చేసే వంటి అంగడి అది కూరగాయలు లాంటివి బట్టలు మసాలాలు అల్లం వెల్లిపాయలు ఈడ ఇట్లాంటివన్నీ కొనుగోలు చేసుకుని తీసుకొని వచ్చేటువంటి వారు మళ్ళీ అలాగే ముఖ్యం మాకు గొడ్లు అంగడి అంటే గొడ్లు ఉంటాయి ఎడ్లు ఎడ్లు అంటారు ఎడ్లు అది కూడా జరుగుతుంది దాంతో అది వారానికి ఒకసారి జరుగుతుంది దాన్ని కూడా కొనుగోలు చేసుకోవడానికి ఇతర ఇతర రాష్ట్రాల అటువంటి వారు కూడా వచ్చి తీసుకెళ్తారు మీరు ఇతర వేరే వేరే గ్రామాల నుండి వచ్చేస్తారు అలాగే మేకల మేకల అంగడి కూడా జరుగుతుంది అలాగే అది అది కూడా ఒక పక్క ఊర్లో ఒక్కొక్క ఊర్లో ఒక సంత జరుగుతుంది కానీ అయితే ఈ కూరగాయలకు సంబంధించి మా దగ్గర పరిసర ప్రాంతపు వాళ్ళు అందరూ కలిసి ఒక దగ్గర ఒక సమూహంగా అంటే ఒక గుంపుగా అక్కడకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ఎవరికివారు ఒక్కొక్కరికి ఎవరికి సంబంధించిన వస్తువులు వారు తీసుకొని వెళ్తారు ఎందుకంటే అక్కడ తీసుకోవడం అంటూ తక్కువ రేట్కి అంగడి అనేది ఒక తక్కువ రేట్కి వస్తుందన్న ఉద్దేశంతో అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇది సహజంగా మా దగ్గర జరిగేటువంటి